నేను ఇంట్లో తులసి మెంతులు పుదీనా కొత్తిమీర ఆవాలు వంటి అనేక ఔషధ మొక్కలను పెంచుతున్నాను ఈ మొక్కలు సాధారణంగా సులభంగా పెరగడానికి మరియు వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తులసి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది ఇది దగ్గు జలుబు మరియు జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది పుదీనా ఒక తాజా మరియు పుల్లని వాసన కలిగిన మొక్క ఇది జలుబు మరియు దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది ఇది కడుపునొప్పి మరియు వాంతులను నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది కొత్తిమీర విటమిన్ ఏ మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలకం కొత్తిమీర ఇవి ఆరోగ్యకరమైన కళ్ళు మరియు చర్మానికి ఎంతో అవసరం ఇది క్యాన్సర్కు వ్యతిరేకంగా కూడా సహాయపడుతుంది ఆవాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు అజీర్ణం మరియు గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారించడంలో సహాయపడుతుంది ఇది రుచిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మొ ఔషధ మొక్కలను నా ఆహారంలో కలుపుతాను లేదా టీ లేదా కషాయం తయారు చేయడానికి ఉపయోగిస్తు ఉంటాను యాంటీబయాటిక్స్లతో పోల్చితే ఈ సహజ నివారణలు సురక్షితమైనవి మరియు తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి